గుడ్ ఈవెనింగ్ మ్యామ్ చెప్పండి ఎవరు బాగున్నాను మ్యామ్ మీరు ఎలా ఉన్నారు ప్రెసెంట్ అయితే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నా మ్యామ్ నెక్స్ట్ సిటీసీ కంప్లీట్ అయ్యింది డీఎస్ఈకి ప్రిపేర్ అవుతున్నాం మ్యామ్ మీరు ఏమి చేస్తున్నారు మ్యామ్ ఎందుకు ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ మ్యామ్ మీ ఎగ్జామ్స్ కోసం ఓకే మ్యామ్